కాకినాడ జిల్లాలోని ముఖ్యమైన సాంస్కృతిక పండుగలన్నీ జరుపుకుంటారు చాలా మంచిగా అందరూ కలిసి జరుపుకుంటారు ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకునేది కాకుండా బయట బీచ్ ఫెస్టివల్స్ అని ఇటువంటివన్నీ అందరూ కలిసి జరుపుకుంటారు దీపావళీ హోలీ ఇవన్నీ చాలా మంచిగా జరుపుకుంటారు ఉగాది సంక్రాంతి వా ఇవి అన్నీ కూడా వాళ్ళు గుడులకు గట్టా వెళ్ళి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వచ్చి వాళ్ళకీ ఉన్న అన్నీ సంప్రదాయాలను వాళ్ళు పాటిస్తూ ప్రతీ దానిని వాళ్ళు ప్రతి బంధిస్తూ అందరూ సంతోషంగా ఆనందంగా ఇవన్నీ సాంస్కృతిక పండుగలు అన్నీ జరుపుకుంటూ అన్నీ సంప్రదాయాలని పాటిస్తూ ఎంతో మంచిగా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ అన్నీ విధాలుగా సంప్రదాయాలను అన్నీ పద్దతులను వాళ్ళంతా పాటిస్తూ ముఖ్యమైన సాంస్కృతిక పండగలన్నీ ఏ విధమైన పండగలు అయినా కానీ వాళ్ళు జరుపుకుంటారు జరుపుకుంటూ అన్ని విధాలుగానూ చాలా మందికి సహాయాలు చేస్తూ పండగని వచ్చేసరికి వాళ్ళకి గుడికి గట్రా వెళ్ళి అన్నీ సంప్రదాయాలను పాటిస్తూ పద్దతులను పాటిస్తూ మంచిగానే జరుపుకుంటూ ఉంటారు కాకినాడ జిల్లాలోని అన్నీ ప్రాముఖ్యమైన పండుగలు సాంస్కృతిక సాంప్రదాయమైన పండుగలన్నీ కూడా వాళ్ళు జరుపుకుంటూ ప్రతీ దాన్ని వాళ్ళు ప్రతిబంధిస్తారు